నమస్కారం అండి తులసిగారేనా అండి అది మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ ప్రిన్స్పాల్ని మాట్లాడుతున్నానండీ అది మీ అబ్బాయి రోజూ స్కూలుకి పంపటం లేదేంటండి రెండు వారాల నుంచి స్కూల్లో అటెండెన్స్ లేదండి సరిగ్గా ఒక రోజు వస్తున్నాడు ఒకరోజు రావట్లేదు మీరేదైనా ఊరికి తీసుకెళ్ళారేమో లేదంటే ఒంట్లో బాగాలేదేమో అని అనుకున్నాం అండి అంటే ఒకరోజు ఒంట్లో బాగాలేదేమో అని అనుకున్నాం అండి మేము అయితే ఈ రోజు బయటకెళ్ళి వస్తుంటే కనిపించాడు అండి రోడ్ మీద స్కూల్ యూనిఫామ్తో అందుకని లోపలికి తీసుకుని వచ్చి మీకు ఇప్పుడు ఫోన్ చేసాను నేను స్కూల్కి రోజూ అదే ఒంట్లో బాగాలేదని ఇంటికాడ పొద్దుటే వద్దామనుకున్నాడంట అండి కానీ మీరే ఆగిపోమన్నారని ఇంక ఆగిపోయాడంట అండి ఇంక యూనిఫామ్తో అలా ఉండిపోయాడంట స్కూల్కి అయితే రావట్లేదండి మరి

ఆహ స్కూల్కి రావట్లేదండి అది అంటే మీరే ఆపుతున్నారేమో ఒంట్లో బాగలేక అని మేము అనుకున్నాం అండి రోజుకో రీజన్ చెప్తున్నాడు అంటండి ఎందుకు రావట్లేదురా అంటే ఆ చదువులో కూడా ఏమో అండి నిజమే అయిండచ్చు కదండీ కొంతమంది నిజంగానే అనారోగ్యంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారని ఇంక మేము ఎక్స్క్యుస్ చేసాం అయితే ఈ రోజు బయట ఆడతు కనిపించాడని లోపల తీసుకు వచ్చి అడిగానండి వాళ్ళ క్లాస్ టీచర్ని అడిగితే ఆ స్టడీస్ గురించి దాంట్లో కూడా పెద్దా పర్ఫామెన్స్ ఇవ్వట్లేదని చెప్పారండి సరిగ్గా చదవట్లేదని ఆ ఆ సరేనండి